మా కుటుంబం చాలా అందమైన కుటుంబం అందరం కలసి మెలసి ఉండే చక్కటి ఉమ్మడి కుటుంబం చీకు చింతలు లేని సాంప్రదాయ కుటుంబం అందరు మెచ్చే అందమైన కుటుంబం మా కుటుంబములో మేము మొత్తం పది మంది అందరం ఒకే మాటగా మరియు ఒకే బాటగా ఉంటాం మాకు ముగ్గురు కుమార్తెలు వారికి పెళ్ళిళ్ళు అయ్యాయి వారికి పిల్లలు కూడా ఉన్నారు మేము అందరం కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటాం నా భర్త సాయంత్రం ఉద్యోగం నుండి వచ్చేటప్పుడు నాకు మరియు పిల్లలకు తినడానికి తినుబండారాలు తీసుకుని వస్తారు మేము వాటిని టెలివిజన్ చూస్తు తింటాం ఇంకా నా స్నేహితులు విషయానికి వస్తే నాకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు వారు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారు వారు వచ్చిన్నపుడు అలా సరదాగా బయటకి వెళ్ళి ఏమైనా తిని కొంచెం సేపు వారి వారి సంగతులను తెలుసుకుంటాం